బైసికల్ షాపా అండి చిన్న పిల్లలవి సైకిల్స్ ఉంటాయా లైక్ ఒక ఫైవ్ ఇయర్స్ బాబుకి

యా ఓకే అయితే టూ ఇయర్ అంటే టైర్స్ ఎట్లా ట్యూబు టైర్స్ ఉంటాయా లేకపోతే మన ఏయిర్వి ఏయిర్వి ఉంటాయా ట్యూబ్లెస్ అంటే మాకు మాకు ఏది కావాలంటే అది చేసిస్తారు కదా మేమే మేము తీసుకు సెలెక్ట్ చేసుకున్న సైకిల్కి అయితే ట్యూబ్లెస్ కావాలన్నా లేకపోతే ట్యూబువి కావాలన్నా చేసిస్తారు కదా

ఓకే కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి స్టార్టా యా ఓకే షాప్ ఏ టైమ్ నుంచి ఏ టైమ్ వరుకు ఓపెన్ చేసి ఉంటుందండి సిక్స్ వరకే ఉంటారా ఓకే అయితే మేము ఒక ఈవెనింగ్ ఫోర్ ఫైవ్కి అలా మా బాబు స్కూల్కి వెళ్ళాడు స్కూల్ నుంచి రాగానే వస్తాము వచ్చే ముందు వచ్చే ముందు కాల్ చేసి వస్తాము ఓకే అండి